హలో ఓలా సర్వీసెస్సా అండి నేను మంగళగిరి దగ్గర ఉంటున్నానండి నేను జెకెసి కాలేజ్ రోడ్కి వెళ్ళాలి ఈరోజు మీరు అక్కడ దగ్గర్లో అక్కడ ఏమన్నా ఆటో కాని ఉంటుందేమో నాకు చెప్తారా కొంచెం ఓకే అక్కడ వరకు వెళ్లదా అయితే నాకు ఆ క్యాబ్ అయితే బుక్ చేసుకుందాం అనుకుంటున్నానండి రేపు నైన్ థర్టీ కల్లా నేను అక్కడ ఉండాలి కాబట్టి మీరు నా ఇక్కడకి వస్తే మంగళగిరి దగ్గర ఇక్కడ ఒక లిటిల్ బర్డ్ స్కూల్ ఉంటుంది ఆపోజిట్ హౌస్ ఏ నండి మాది అక్కడికి వచ్చి మీరు నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను అక్కడ పికప్ చేసుకుని నన్ను జెకేసి రోడ్ దగ్గర ఒక మా ఆఫీస్ ఉంటుంది అక్కడ ఒక ఆఫీస్ ఇంటర్వ్యూకు వెళ్ళాలి నేను అక్కడ నేను కరెక్ట్గా నైన్ తట్టీకల్లా నన్ను డ్రాప్ చేయండి కాబట్టి మీరు కొంచెం ముందుగా వస్తే నాకు బాగుంటుంది లేదంటే ఇక్కడ ఆటోలు ఏమైనా ఉన్నా కూడా నాకు కొంచెం చెప్తారండి ఉంటుందండి ఎన్ని గంటలకు అండి అంటే ఎర్లీ మార్నింగ్ కదా ఉంటాదో ఉండదో అని చెప్పేసి అడుగుతున్నాను అన్నమాట సరేనండి అయితే నేను ఇంకా మీ క్యాబే బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓకేనండి మీ పేరేంటండి ఓకే సాయి అండి ఓకే నండి నా నెంబరు చెప్తానండి మీకు నా నెంబర్ మీరు నోట్ చేసుకోండి నైన్ వన్ డబల్ సెవెన్ టు డబల్ జీరో ట్రిపిల్ ఎయిట్ అండి ఇది నా నంబర్ ఓకే మీకు నా లోకేషన్ కూడా వాట్సాప్లో ఒకసారి షేర్ చేస్తాను మీరు ఒకసారి సేవ్ చేసుకొని నాకు ఏదైంది నాకు చెప్పండి ఒకసారి ఎందుకంటే నేను రెడీ అవ్వాలి నా ఇంటర్వ్యూ నైన్ థర్టీకి కాబట్టి నేను అన్ని ముందుగానే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను నాకు కొంచెం మీరు ఏదైంది చెప్తే నేను బుక్ చేసుకుంటాను ఓకేనండి వస్తారా మీరు ఓకే ఓకే నాకు అక్కడికి వచ్చి కాల్ చేయండి ఓకేనండి థాంక్యూ